నాకు పండ్ల మొక్క పండ్లు కూరగాయలు పూల మొక్కలు అంటే చాలా ఇష్టం ఇంటి చుట్టూ మాకు పండ్లు చెట్లున్న చిన్నది నాటుతా ఉంటాం కాబట్టి మాకు అవి చాలా ఇష్టం అవి ఎదిగినాక మాకు పండ్లు ఇస్తాయి గదా కాయలు అవి ఇవి అందుకనే ఇష్టపడతా ఉంటాము కూరగాయలు పెట్టుకుంటా ఉంటాము చిన్న చిన్నలా కాలువలు కట్టి వాటిలో కూరలు ఆకు కూరలు వేస్తా ఉంటాము కోతిమీరు మెంతికూర అలాంటియి వేస్తూ ఉంటాము మాకు ఆకు కూరలు అంటే చాలా ఇష్టము పూల చెట్లు అంటే ఇష్టము ఇంటి చుట్టూ పూల చెట్లు నాటుతా ఉంటాము అందుకనే అవి పెద్దగా అయినంక కనకాంబరాలు మల్లెపూలు బుగ్గ మల్లెపూలు గులాబీలు చామంతి పూలు అలాంటి చాలా ఇష్టం బంతి పువ్వులు చాలా ఇష్టము మేము ఎక్కువ పూలను ఇష్టపడతా ఉంటాము కూరగాయలు మాకు ఎప్పటికీ ఆకుకూరలు వెజ్ కూరగాయలు మేము ఇష్టపడతా ఉంటాము